రచ్చబండ సమావేశం గ్రామంలోని పాతమర్రి చెట్టు కింద జరిగింది వారి జ్ఞానం గౌరవవించబడిన పెద్దలు వివాదం యొక్క రెండు వైపుల విన్నవించారు సాక్షులు తమ కథనాలను సమర్పించారు మరియు జాగ్రత్తగా చర్చించి తరువాత పెద్దలు తమ తీర్పును ప్రకటించారు ఈ తీర్పును అన్ని పార్టీలు ఆమోదించాయి సామరస్యాన్ని కొనసాగిస్తూ మరియు సమాజంలో సమస్యలను పరిష్కరించబడతాయి